నేను మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాను అంటే నాకు ఒక చిన్న క్వయిరీ ఉంది నేను ఎలక్ట్రిక్ బైక్స్ కొనాలనుకుంటున్నా అంటే దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి కాల్ మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే అంటే నేను కాలేజీకి వేళ్ళాలి కాలేజీ నుంచి ఇంటికి రావడానికి నాకు ట్రావలింగ్ ఇబ్బంది అవుతుంది సొ నేను ఎలెక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నను చేస్తాం కాలేజీ నుంచి చెప్పండి ఓకే ఓకే ప్రైస్ ఎంత ఉంటుంది ఓకే అంటే ఏ కంపెనీ అయినా అంతేనా ఓకే

ఓకే ఓకే అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చెయ్యచ్చు ఓకే ఓకే ఎంత స్పీడ్ ఓకే ఓకే మేం బిబి నగర్లో ఉంటాం ఓకే మేం రేపు విజిట్ అయ్యి చెక్ చేస్తాంలేండి తీసుకుంటాం ఓకే